నేను ఆన్లైన్ యాప్లో ఆఫర్లో రన్నింగ్ షూస్ కొన్నాను అవి నాకు చాలా తక్కువ ధరకే వచ్చాయి అలాగే అవి చాలా తేలికగా కూడా ఉన్నాయి అవి నేను ఎంతగా పరిగెత్తినా సరే నాకు ఏ రకమైన నొప్పికానీ హానికానీ కలిగించడం లేదు అవి నాకు చాలా తక్కువ ధరకు రావడం వల్ల నేను అవి మన్నవు అనుకున్నా సరే నాకు చాలాకాలం మన్నిన్నాయి ఆ షు అనేది తక్కువ ధరతో పాటు మన్నిక కూడా చాలా బాగుంది అవి నేను వాకింగ్కి రన్నింగ్కి కూడా వాడుతున్నాను ఆ షు చాలా బాగా ఉపయోగపడింది నాకు ఆన్లైన్ యాప్లో అదే షూలు విడిగా కొనాలి అంటే చాలా ఖర్చు అయ్యేది ఆఫర్లు రావడం వల్ల నాకు ఆ ప్రోడక్ట్ బాగా నచ్చింది అదే ప్రోడక్ట్ విడిగా కొనాలంటే నేను ఎంతో ఖర్చు పెట్టాల్సి వచ్చేది కానీ ఆఫర్ వల్ల ఆ ప్రోడక్టు తక్కువ దొరికే వచ్చింది సులభమైన రీతిలోనే నేను ఆ ప్రాడక్ట్ని అందుకున్నాను అలాగే దాని మన్నిక కూడా చాలా బాగా వచ్చింది నాకు ప్రొడక్టు చాలా బాగా నచ్చింది నేను అలాంటి ప్రొడక్ట్సు ఇంకా ఇంకా కావాలని కోరుకుంటున్నాను